నేను చాలా రకమైన వివిధమైన ఆర్ట్ క్రాఫ్ట్ సాయంతో నేను చాలా ట్రై చెయ్యాలని అనుకున్నాను ఫస్ట్ నేను ట్రై చేసింది ఒక టెడ్డీ బేర్ చాలాసార్లు ఏంటంటే నేను దాన్ని మొదటి నుండి కూడా చూడడంతో నేను టెడ్డి బేర్ అనేది ట్రై చెయ్యాలనుకున్నా ఒకసారి దానికి ఎలా ట్రై చెయ్యాలి ఏంటి ఇవన్నీ ఆలోచించి నెక్స్ట్ యూట్యూబ్లో చూసినప్పుడు చాలా వీడియోస్ నేను అబ్సర్వ్ చేసినప్పుడు ఇది నేను చెయ్యాలి అని ప్రయత్నించుకునేది మొదటగా టెడ్డీ బేర్ నేను దానికోసం చాలా మంది సలహాలు అడగడం వీడియోస్ చూడ్డం బయటికి వెళ్ళి దాని గురించి తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి దాని ప్రాసెస్ ఏంటి ఇదంతా కూడా తెలుసుకోవడానికి ట్రై చేశాను కొంతమంది మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర టైలర్స్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళు ఏమి యూస్ చేస్తారో

ఆ తర్వాత నెక్స్ట్ క్రాఫ్ట్ అనేది పేపర్స్ యూస్ చేసి కలర్ పేపర్స్ నార్మల్ పేపర్స్ యూస్ చేసి దాన్ని ఫ్లవర్స్ చేయడం వూల్తో చిన్న బుట్టలు చేయడం లేదంటే కా పేపర్స్తో రకరకాల టాయ్స్ చేయడం పిల్లలకి ఇంటిని డెకరేషన్ చేయడానికి ఆ వూల్ క్లాత్తో మనకి ఫ్రంట్ పెట్టుకునేది పెట్టుకోవడం ఇలాంటివి అల్లడం బుట్టలు నెక్స్ట్ గాజులకి థ్రెడ్ దారం అనేది చుట్టి

ఇంకా నెక్స్ట్ వూల్ క్లాత్తో మనం గాజులు వేసుకునే గాజులు చుట్టూ ఆ థ్రెడ్ ఆ దారం చుట్టి గాజులు వేసుకోవడం ఇలాంటివన్నీ చేసేదాన్ని అలా మా ఇంటిని మా ఇంటికి అయితే అవి పర్సనల్గా చేస్తారు మా ఇంటికి అయితే మాత్రం పేపర్స్తో ఇలా ఫ్లవర్స్ చేసి డిజైన్ డిజైన్గా పెట్టడం ఫ్రెంట్ పేర్లు రాసి డెకరేషన్ చేసి త్రీ డి షేప్స్లో అవన్నీ యూస్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేదాన్ని ప్రతిదానికి ఇలా అనేది మా గ్రా మా ఇల్లు అనేది కూడా మెయిన్ మా యొక్క సొంత చేతులతో నైపుణ్యాలతో చేతివృత్తులతో అంటారో అలా చేసుకోవడం వల్ల అలవాటు అయ్యింది మాకు ఇదంతా క్రాఫ్ట్ ఎలా చెయ్యాలి అట్ట నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూడడం దానికి నేను కొంచెం అడిక్ట్ అవ్వడం ఇల్లు ఇలా అందంగా చెయ్యాలి అనేది దాని గురించి చూడ్డం ఇల్లు చేస్తే ఎలా చేయాలి ఏం రకంగా చెయ్యాలి అలా నేను అనేది ఆర్టు క్రాఫ్టు కూడా ట్రై చేసి ట్రై చేసి నేను మా ఇంట్లో పెట్టడం జరిగింది